ఒక ప్రాంతంలో పరిశ్రమలు మూతబడితే ఆ ప్రాంతంలో వివిధ సామాజిక ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి ఉద్యోగాలు కోల్పోవడం వల్ల ఉపాధి లేకుండా పోతుంది ఇంకా ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి దానివల్ల వ్యక్తిగత ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది ఇంకా ప్రజలు వలస వెళ్ళే అవకాశం ఉంటుంది దానివల్ల స్థానిక జనాభా అనేది తగ్గిపోతుంది ఇంకా సామాజిక సమస్యలు కూడా ఏర్పడతాయి ముఖ్యంగా నిరుద్యోగం పెరగడం వల్ల పేదరికం నేరాలు పెరుగుతాయి వ్యాపారాలకు కూడా దెబ్బ దెబ్బ ఉంటుంది పరిశ్రమలు మూతబడటంతో సంబంధిత చిన్న మధ్యతరహా వ్యాపారాలు సేవా రంగాలు ప్రభావితమవుతాయి ఈ ప్రభావం ఒక ప్రాంతానికి దశాబ్దాల పాటు సాంఘీక ఆర్థిక మార్పులకు దారితీస్తుంది